నేను హై స్కూల్ చదివేటప్పుడు మా హై స్కూల్లో డ్రాయింగ్ టీచర్ నేర్పే డ్రాయింగ్ టీచర్ని గవర్నమెంటే నిర్ణయించింది గవర్నమెంట్ టీచర్ని నియమించింది అక్కడక్కడ అక్కడ బ్రమ్మములు ఎలా మెళకువలు నేర్చుకోవాలి ఆకారాలు ఎలా గీయాలి మేజర్మెంట్స్ ఎలా గీయాలి మరియు అక్కడ ఆకారాలు చెప్పేవారు ఆ తర్వాత నేను డ్రాయింగ్ టీచర్ దగ్గర సలహాలు తీసుకొని నేను ఇ ఆసెట్ రాశాను ఆసెట్ రాసిన తర్వాత ఎయులో యంఎఫ్ఏ చేశాను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను మైన్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్లో అక్కడ వివధ ప్రొఫెసర్లు మరియు వివిధ కళాకారుల చేత ఉపన్యాసాలు స్పీచ్లు ఇచ్చిన తర్వాత అహ హై స్కూల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న జెండాల బొమ్మలు చిన్న చిన్న రైతు బొమ్మలు చిన్న పక్షులు జంతువులు బొమ్మలు వేసే వాడిని కానీ అవి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత అక్కడ వివిధ ప్రొఫెసర్లు మోటివేషన్ చేయడం మరియు వాళ్ళ స్పీచ్లు ద్వారా బోర్డ్ మీద వేసిన చిత్రాలు రకరకాల చిత్రాల ద్వారా నేను రైతు బొమ్మలు పొలంలో పండించే బొమ్మలు లేకపోతే విలేజ్లో ఉన్న గ్రామాలు గ్రామాల పరిస్థితులు వాళ్ళు విలేజ్లో ఉండే బొమ్మలు యొక్క బొమ్మలు వేసి చిత్రాలు వేసి ఆవిర్భించాను అక్కడ ఆవిర్భవించిన తర్వాత ఆ గ్రామం బొమ్మ వేయడం వలన అవార్డు వచ్చింది ఆ తర్వాత నేను నీట్ నీసెట్ రాసి నీట్ రాసిన తర్వాత నాకు కలకత్తాలో శనికే శాంతినికేతన్ యూనివర్సిటీలో యంఎఫ్యు వచ్చింది యుమ్ఎ ఫైన్ ఆర్ట్స్ తర్వాత ఫైన్ ఆర్ట్స్ చేశాను ఫైన్ ఆర్ట్స్ తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివిన చేసిన తర్వాత అక్కడ చాలమంది ప్రొఫెసర్లతో అయిన వాటిలో వచ్చినాయి అయి నా బొమ్మకి మూజియంలో ప్రదర్శనకు వచ్చింది ఒక తెలుగు బొమ్మ వేసి దాని చుట్టు ఏదో రంగులు వేసిన తర్వాత నాక్ అక్కడ మూజియంలో అవార్డ్ కూడా వచ్చింది ఏయులో ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత అక్కడ శాంతినికేతన్లో యుమ్యఫ్యు చేశాను వివిధ ప్రొఫెషనల్ కోర్సులు నాకు తర్వాత పిహెచ్డి చేశాను తర్వాత నాకు ఇప్పుడు సీబీఎస్ఈ ఈ డీగ్రీలో డెహ్రాడూన్ అకాడమీ ఆర్మీ అకాడమీ స్కూల్లో జాబు వచ్చింది